అవును నాకు తెలిసిన ఒక మిత్రుడికి కాలేజీ డిగ్రీ ఉంది అతను తనకు ఎస్ఏఎం గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ లో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివాడు రెండు వేల ఇరవై మూడులో పాస్డ్ అవుట్ అయ్యాడు అయితే తా తాను ఎప్పుడూ కూడా తను చదివిన చదువుకు న్యాయం చేశాననే తను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాడు అలాగే ఈ మధ్యకాలంలోనే ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీ లో ఉద్యోగం సాధించి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు అయితే అతను చదివిన చదువు అతనికి ఈరోజు మంచి భవిష్యత్తుని అలాగే తిండిని కలిగిస్తుంది అతను ఎంతో సంతోషంగా ఉన్నాడు అలాగే అతని తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందంగా ఆనం ఆనందంగా ఫీల్ అవుతున్నారు